మాకు ల్యాండ్ ప్రాబ్లం అనేది రీసెంట్గా ఒకటి వచ్చింది అన్నమాట అండి మాకు ఆ టైంలో మేము ఎవరిని ఎక్కువ వెళ్ళి కలిసాము అని చెప్పేసి అని అంటే మేము లాయర్ అనేది కలిసాము సో వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మాకు ఆ కేసెస్ అనేవి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఫ్యామిలీ మేటర్స్ వచ్చినప్పుడు కూడా అంటే కొంతమంది డివోర్స్ తీసుకుంటారు డివోర్స్ తీసుకుంటున్నప్పుడు కూడా ఫస్ట్ వెళ్ళి లాయర్ అనేది అప్రోచ్ అవ్వాలి అన్నమాట మనం ఫస్ట్ వెళ్ళి లా అనేది లాయర్ గారు ఏం చెప్తే నెక్స్ట్ దాన్ని ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి లేకపోతే ఏదైనా ఆస్తి గొడవలు ఉన్న ఏమన్నా ఉన్నా సరే లాయర్ దగ్గరికి వెళ్తాం లేకపోతే మా ఊరిలో పెద్దలు ఉంటారు ఆ పెద్దవా పెద్దవాళ్ళు దగ్గరికి వెళ్తే వాళ్ళు అనేది అంటే ఇద్దరు సైడ్ ఉండి ఆలోచించి న్యాయాన్ని చెప్తారనమాట వాళ్ళు సో అలా మాకు పెద్ద వాళ్ళు అనేది ఉంటారు అన్నమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే మాకు న్యాయంగా తీరుస్తారని ఒక నమ్మకం అన్నమాట ఒకవేళ అంటే ఫస్ట్ కోర్ట్ కోర్ట్ దగ్గరికి వెళ్ళకుండా న్యాయం దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసేది ఏ ఫస్ట్ పని ఏంటంటే మీరు ఏమన్నా కలిశారా ఇలా మీ ఊర్లో వాళ్ళు మీకు ఏం చెప్పారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు అన్నమాట మనల్ని అదొకటి ఉంటుంది వాళ్ళను వెళ్ళి మనం కలవాలి అన్నమాట కలిస్తే మన ప్రాబ్లమ్స్ కట్ట ఏమన్నా ఉన్నాయా ఏం చేసినా సరే వాళ్ళు మనతో చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట ఇంకేంటి అంటే కోర్ట్ కేసెస్ ఆ తర్వాత కోర్టులో కూడా అడుగుతారు మీ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళారా అమ్మ మీరు లేకపోతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి అని అడుగుతారు లేదండి మా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాం అక్కడ అవ్వట్లేదు ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు అని మేము మీ దగ్గరికి వచ్చామనిచెప్పేసి చెప్తే అప్పుడు ఫర్దర్గా లాయర్ అనేది ప్రొసీడ్ చేస్తాడన్నమాట